రకరకాల వంటలు చేయడంలో నాకు చాలా అనుభవం ఉంది చికెన్ వండడం నాకు చాలా ఇష్టం చికెన్ వండడంలో నాకు చాలా అనుభవం ఉంది పప్పు చారు చిక్కుడుకాయ టమాట వంకాయ క్యాబేజీ తోటకూర పాలకూర వంటి కూరలు వండడం చాలా సులభం చికెన్ మటన్ చేపలు బిర్యానీ ఫ్రైడ్ రైస్ వంటి వంటలు చేయడం చాలా కష్టం